నా సేకరణ భాగంలో నేను సేకరించినటువంటి నాణాలు ఏంటి అంటే ఒక పైసా నాణెం ఒక పైసా నాణెమొచ్చేసి ఇత్తడిది అది నాకు ఎవరిచ్చారంత గుర్తులేదు కలెక్ట్ చేస్తూ కలెక్ట్ చేస్తూ ఉంటే మా స్కూల్లో నేను పదో తరగతి చదువుతున్నప్పుడు ఒక సైన్స్ ఫెయిర్ అనేది జరిగింది ఆ సైన్స్ ఫెయిర్లో ఆ నాణాలును ప్రదర్శించినప్పుడు నాకు ఆ ప్రదర్శన చూడటానికి వచ్చిన వాళ్ళు నేను చేసిన విధానం వాళ్ళకి నచ్చి ఒక పైసా నుండి చూడలేనివి వాళ్ళు చూడలేని అటువంటివట్లా చూస్తున్నారు కాబట్టి ఒక పైసా నుంచి నోట్లని చూసిన నాకు ఫారిన్ కంట్రీది వాటిని భద్రపరచుకున్నటువంటి ఫారిన్ కంట్రీ నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఫారెన్ కంట్రీస్ ఇవి కూడా ఒక రెండు మూడు ఫారిన్ కంట్రీస్ సంబంధించిన నా నోట్స్ కాయిన్స్ కూడా నా దగ్గర భద్రపరచుకోవడం కూడా జరిగింది వాటికి విలువ అనేది నేను చెప్పలేను ఇప్పుడు ఈ కాలంలో ఒక అణాలను ఆన్లైన్లలో అమ్మకాలకు పెడుతున్నారు లక్ష రూపాయలకి డెబ్బై వేలకని నాకు నా దగ్గర ఉన్నంతవరకు వాటికి నేను అమ్ముకోవడానికి నేను విలువ కట్టుకోవట్లేదు నేను ఇంత విలువైనవని చెప్పుకోలేను వాటి విలువ గురించి నాకవసరం లేదు వీటిని నేను నా పిల్లలకి పిల్లల పిల్లలకి ఇలా ఎవరికైనా సైన్స్ ఫెయిర్కు ఉపయోగపడేలా నా తరపున నుంచి నేను నాణాలను సేకరిస్తూ దాచిపెట్టుకుంటూ ఉంటాను